మా ప్రాంతంలో క్రీడాకారులకు అనేక రకమైన సౌకర్యాలు చూస్తాము వాళ్ళ ఆడినప్పుడు వాళ్ళు ఆటలు ఆడేటప్పుడు గ్రౌండ్ నీట్ గ్రౌండ్ క్లీన్ అతి నీ అతి శుభ్రంగా పరిశుభ్రంగా ఉందా లేదా అది బాగా విభజిస్తాము అనేక రకమైన అందరూ కలిసిగట్టుగా ఉన్నారా లేదా అని అదొకటి పరిశీలిస్తాము వాళ్ళ ఆడేటప్పుడు వాళ్ళు సే వాళ్ళు అలసిపోయినప్పుడు మంచి నీళ్ళు తెచ్చి ఇస్తాము వాళ్ళు వాళ్ళు ఏమడిగారో అవన్నీ తెచ్చి ఇస్తాము వాళ్ళు సౌకర్యం ఉండుండమే చూస్కుంటాము ఆ క్రీడాకారులు ఆరోగ్యంగా ఉన్నారా లేకపోతే లేరా అవన్నీ చెక్ చేసుకుంటాము మా ప్రాంతంలో ఎంత మంది క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందర్నీ సౌకర్యంగా చూస్కుంటాము వాళ్ళందర్నీ అందరూ అందరూ బాగున్నారా లేదా అని చూస్కుంటాము అందులో వారికి ఎవరికైన దెబ్బ తగిలితే వారికి ఇంకొకరిని పెట్టి ఇలా చేస్తాము అందరూ సౌకర్యంగా ఉన్నారా లేదా అనే అందరూ బాగున్నారా అన్నట్టు చూస్కుంటాము మా ప్రాంతంలో అనేక రకముగా అంద గ్రౌండ్ ఎలా ఉంది ఏంటి అన్నీ శుభ్రంగా ఉన్నాయా పరిశుభ్రంగా ఉన్నాయా లేదా చూస్కుంటాము వాళ్ళు ఆడేటప్పుడు ఆట ఆడేటప్పుడు రాళ్ళు ఉంటే రాళ్ళు తీసి అవన్నీ నీట్గా చేసి వాటర్ పోసి అవన్ని చల్లి అంత సాఫ్టుగా చేసి ఇసక పోసి అవన్ని చేసి మేము పరిశుభ్రంగా ఉంచుతాము గ్రౌండ్ని అని